ఆడవాళ్ళు బయటకి వెళ్ళినప్పుడు పారిశుద్ధ్య సమస్య సవాళ్ళను ఎదుర్కుంటున్నారు మనకి మరుగు దొడ్ల భారతీయ సమాజంలో మరుగు దొడ్లు చాలా తక్కువ దాని విషయంలో ఆడవారు అది ఒక్కటి మాత్రమే సమస్య మిగతా విషయంలో ఆడవాళ్ళు గణనీయంగా అభివృద్ధి చెందారు విద్య విషయంలో మగవారితో పాటు పోటీపడుతున్నారు ఉద్యోగాల విషయంలో కూడా అనేక విధములుగా అందుబాటులో ఉన్నారు ఇప్పుడు భారత రక్షణ వ్యవస్థలో కూడా ఆడవారు ఉద్యోగం చేస్తూ వాళ్ళ ప్రతిభను కనపరుస్తూ ఉన్నారు భారతదేశంలో ఆడవారు సురక్షితంగా ఉన్నారని నా అభిప్రాయము అన్ని విధములా ఆడవారు సమాజంలో పూర్తి బాధ్యత వహిస్తూ అన్ని రకాల అభివృద్ధి భారత అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారని నా అభిప్రాయం